వంట మొదలు పెట్టే ముందు ఆవాలు జీలకర్ర నూనె మినపప్పు శనగపప్పు ఇవన్నీ తాలింపుల కోసం తయారుగా ఉంచుకోవాలి తరువాత తరిగిన పచ్చిమిర్చీ ఉల్లిపాయలు ఇటువంటివన్నీ ఉంచుకోవాలి ఇవన్నీ మనం తాలింపు దినుస్ తాలింపు దినుసులు మొదట వేసి తరువాత ఇవన్నీ వేసిన తరువాత కూరగాయలు కూరగాయలు అన్నీ తరుగుకొని తయారుగా ఉంచుకోవాలి ఇవన్నీ వేసి కూర తయారు అవుతున్నప్పుడే మనం మసాలా దినుసులు కూడా మనం దగ్గరగా ఉంచుకోవాలి ధనియాల పొడి మసాలా పొడి ఇవన్నీ మనకు అందుబాటులో ముంద రడీ మనం పెట్టుకోవాలి అనుకూలంగా ఇవన్నీ మనం మొదట ఈ వస్తువులన్నీ మనం దగ్గర్లో ఉంచుకుంటే మనం వంట చేసుకునేటప్పుడు హడావిడి పడకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు మనం వంట చేసే ముందే మజా ఈ దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి పసుపు కారం ఉప్పు ఈ నూనె ఇవన్నీ మనం అందుబాటులో ఉంచుకుంటే వంట వంట సులువుగా చేసుకోవచ్చు వెతుక్కోకుండా